నేను చదివిన చివరి పుస్తకం ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఈ పుస్తకం ప్రపంచ చరిత్రను వంద వస్తువుల ద్వారా చూపిస్తుంది ప్రతి వస్తువు ఒక ప్రత్యేకమైన కాలం లేదా సంఘటనను సూచిస్తుంది ఈ పుస్తకం నాకు ప్రపంచం గురించి కొత్త దృక్పథాన్ని ఇచ్చింది మరియు చరిత్ర యొక్క సంక్లిష్టత మరియు శక్తిని నేర్చుకోవడానికి ఒక ఆసక్తికరమైన మార్గాన్ని అందిస్తుంది ఈ పుస్తకం నాకు ప్రభావం చూపిన కొన్ని విధానాలు ఏమిటో తెలుసుకుందామా ఇది నాకు ప్రపంచం యొక్క మరియు సంస్కృతుల గురించి తెలియజేస్తుంది ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తముగా ఉన్న వంద సంస్కృతులు నుండి వస్తువులను కలిగి ఉంటుంది ఇది నాకు ప్రపంచంలోనే వివిధ ప్రజల జీవితాల గురించి తెలుసుకోవడానికి అనుమతినిస్తుంది ఇది నాకు చరిత్ర యొక్క శక్తిని తెలియజేస్తుంది ఈ పుస్తకంలోని వస్తువులు ప్రపంచం యొక్క ఘనతని మరియు వస్తువులలోని కొన్ని ముఖ్యమైన సంఘటలను చూచిస్తుంది ఈ పుస్తకము మొత్తం మీద ది హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఒక అద్భుతమైన పుస్తకము ఇది ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరు చరిత్ర యొక్క శక్తిని అర్థం చేసుకోవడానికి ఒక ఆశక్తికరమైన మరియు సమాచార పూర్వకమైన మార్గాన్ని అందిస్తుంది